డ్రైవర్ గారూ నేనూ రాజమెండ్రి నుంచి తణుకు వెళ్ళాలి మీరు ఏమైనా మీరు కాస్త నన్ను దింపుతారా డ్రైవర్ గారూ మనం దారిలో వెళ్తున్నాం కదా మధ్యలో ఏమైనా ట్రాఫిక్ జామ్ ఐతే సమయం ఎంత పట్టొచ్చంటారు అహో అంటే మనం ట్రాఫిక్ జామ్ ఏమీ లేకుండా వెళ్తే రెండు గంటల్లో తణుకెళ్ళచ్చంటారు మరీ ట్రాఫిక్కు ఎక్కువవడం వల్ల బండి ముందుకు కదలకపోతే ఎంత సమయం పట్టొచ్చంటారూ దాదాపూ మూడున్నర గంటల దాకా సమయం పడుతుందంటారా అలా అయితే నేనూ తణుకు నుంచీ హైదరాబాద్ ట్రైన్లో వెళ్లాలి మా ట్రైన్ సమయానికన్నా నేనూ తణుకు చేరుకోగలనంటారా రాజమెండ్రి నుంచి ఉండ్రాజరం నుంచి వెళ్తే దగ్గరంటారా లేదంటే ఇటూ మార్టేరు నుంచి వెళ్తే దగ్గరంటారా కొంచెం నాకు ట్రైన్ సమయానికీ చేరుస్తారా మీరూ ఎందుకంటే ట్రైన్ సమయం మించిందంటే మళ్ళీ తర్వాత రోజే నేను ఆ ట్రైన్ అందుకోగలను దయచేసి నాకు ట్రాఫిక్లేని దారిలో నుంచీ మీరు నన్ను నా ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చేస్తారా డ్రైవర్ గారూ మనం వెళ్లే దారిలో గతుకులుగానీ స్పీడ్ బ్రేకర్లు గానీ ఎక్కువ ఏమన్నా ఉంటాయంటారా అంటే బ్యాగ్లో గాజు సామానాలు ఉన్నాయండీ దానివల్లా వస్తువులు పగిలిపోతాయని అడుగుతున్నా దయచేసీ కారుని గోతుల్లో గతుకుల్లోంచి నుంచి కాకుండా కొంచెం మంచి దారి నుంచి సమయానికి చేరుకునేలా తీసుకుని వెళ్తారా సమయానికి మీరూ నన్నూ తణుకు తీసుకు వెళ్లండి